నేను అయితే ఏ మొబైల్ నా జియో సిమ్ము జియో సిమ్ని నేను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే ఫస్ట్ నాకు రీఛార్జ్ ప్లానింగ్ అనేది కొంచెం అయిపోయింది సో నేను వెబ్సైట్లోకి ఇప్పుడు జియో యాప్ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో నుంచి రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్లో ఉంటుంది దాని బట్టి నేను డేటా మామూలుగా రీఛార్జ్ తీ ఫార్టీ నైన్ చేసుకుని అప్పుడు వన్ పాయింట్ ఫైవ్ జీబీ అండ్ టూ జీబీ అన్లిమిటెడ్ వస్తుంది నాది ఫైవ్ జీ మొబైల్ కాబట్టి నేను ఫైవ్ జీ అనేది యూస్ చేసుకోగలను ఇంట్లో కుర్చోని ఫైవ్ జీ వచ్చినప్పుడు నాకు అన్లిమిటెడ్గా వస్తుంది కాబట్టి నా రీఛార్జ్ అనేది నేను ఫై త్రీ ఫార్టీ నైన్ రూపీస్ని యాక్టివేట్ చేసుకుంటాను అది గూడా మైజియో యాప్లో అయితే కొంచెం ఆఫర్స్ అనేవి కూడా ఉంటాయి డేటా అడైన్లో వ్యాల్యూలో నాకు కొంచెం ఆఫర్స్ అనేవి కూడా ఉంటాయి సో నాకు అప్పుడు కూడా ఎయిటీ ఫోర్ డేస్కి ఓన్లీ వాయిస్ అనేది ప్రొవైడ్ చేస్తారు బట్ నాకు కావాల్సిన డేటా కాబట్టి నేను త్రీ ఫర్ త్రీ అదే వన్ మంత్కి ట్వంటీ ఎయిట్ డేస్కి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ యాక్టివేట్ చేసుకుంటే నాకు టూ జీబీ డైలీ టూ జీబీ అనేది యూస్ చేసుకోవచ్చు అలాగే నా వర్క్ చేసుకోవడానికి కూడా నాకు అన్లిమిటెడ్ వస్తుంది కాబట్టి నట్టు ఫైవ్ జీ ప్లస్ వచ్చినప్పుడు నాకు అన్లిమిటెడ్ కూడా వస్తుంది కాబట్టి నేను నా అదే నేను ఈజీగా వర్క్ చే ఇంట్లోకూర్చోని కూడా వర్క్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది బట్ నాకు ఏంటంటే ఎప్పుడైనా రీఛార్జ్ యాక్టివేట్ అయిపోయిన ఇన్కేస్ నేను ఫోర్ జీ వచ్చినప్పుడు కానీ నా ఇంటర్నెట్ డౌన్ అయినప్పుడు నాకు ఫోర్ జీ అనేది యాక్టివేట్ అవుతుంది బట్ ఆ ఫోర్ జీ అనేది యాక్టివేట్ అయినప్పుడు నేను జియో ప్లాన్ డేటా అడైన్లోకి వెళ్ళి నేను అనేది టూ జీబీ కంప్లీట్ నాకు డైలీ టూ జీబీ యాజ్ పాజిబుల్గా ఉంటుంది బట్ నాకు ఆ టూ జీబీ గూడా అయిపోయినప్పుడు నేను ఎలా యూజ్ ఫోర్ జీ వచ్చిన నేను ఎలా యూస్ చేసుకోగలనంటే నేను డేటా అడైన్లోకి వెళ్ళి నండు డేకి లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా లేకపోతే టూ జీబీ లేకపోతే ఇన్కేస్ నాకు త్రీ జీబీ కూడా అవసరం కూడా అవచ్చు మేబీ వర్క్ని బట్టి బట్ నేను త్రీ జీబీని కూడా యూస్ చేసుకోవచ్చు అది కూడా ప్లాన్స్ కూడా ఆ ప్లాన్స్ని బట్టి ఇప్పుడు ఫిఫ్టీన్ రూపీస్ నైన్టీన్ రూపీస్ అలా ఉన్నాయి డే వన్ పాంట్ వన్ జీబీ వచ్చి నైన్టీన్ రూపీస్ థర్టీ త్రీ వచ్చి టూ జీబీ అలా ఉన్నాయి బట్ నేను ఆ ప్లాన్స్ అనేది కూడా నేను నా ఓన్గా అదే యాప్లోకి వెళ్ళి వాల్యూలోకి వెళ్ళి లేకపోతే డేటా అడైన్లోకి వెళ్ళి డేటా అనేది పాజిబిలిటీ అనే చేసు రీఛార్జ్ చేసుకోగలను బట్ ఇన్కేస్ నాకు అనేది ఆ రీఛార్జ్ ఇన్కేేస్ నాకు అప్పటికీ సర్వర్ డౌన్లో ఉన్నప్పుడు నేను ఇన్కేేస్ బయటికి వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి వచ్చి మిద్ది మీదకి వెళ్తే నాకు ఫైవ్ జీ అనేది యాజ్ యూజువల్ ఫైవ్ జీ ఫైవ్ జీ యాక్టివేట్ అవుతుంది ఫైవ్ జీ యాక్టివేట్ అయినప్పుడు నాకు అన్లిమిటెడ్ కూడా నెట్ అనేది ఫ్రీగా వస్తుంది సో నేను అప్పుడు వర్క్ అనేది కూడా నేను ఫ్రీగా చేసుకోవచ్చు అండి అది కూడా నాకు మైజియో యాప్లోకి వెళ్తే నాకు సెవ్ ఎయిటీ ఫోర్ డేస్కు వాయిస్ కాల్స్ అండ్ నెట్ ప్రొవైడ్ చేయరు బట్ నేను డేటా అనేది సపరేట్గా వేయించుకోవాలి బట్ అది కూడా కాకుండా నేను త్రీ ఫార్టీ నైన్ వేసుకుంటే నాకు బెటర్ అండ్ వచ్చి నాకు ఇన్కేేస్ నాకు ఎనీ వెబ్సైట్ ఇన్ ఫోన్పే అండ్ జీపే అండ్ పేటిఎం సో ఎనీ ఎనీ యూసింగ్ యాప్స్ అనేది మొబైల్ రీఛార్జ్కి ఎనీ ఎనో చాలా సోర్సెస్ ఉన్నాయి చేసుకోవడానికి ఇన్కేేస్ న్యావీ సో అలా వెళ్ళి కూడా నేను రీఛార్జ్ అన్ చేసుకోవచ్చు నాకు మెయిన్ కావాల్సిందంటే వర్క్కి వెబ్సైట్ కాబట్టి సో నేను నే మైజియో యాప్లో చేసుకుంటానండి నా నెంబర్తో కూడా అది అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉంది కస్టమర్కి కస్టమర్ కానీ అది యాక్టివేట్లో ఉంది జియో యాప్కి నేను ఇప్పుడే ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి కూడా జియో అనేది వాడుతున్నాను కాబట్టి నాకు పాజిబిలిటీ అనేది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది